హలో సార్ చెప్పండి సార్ ఎలా పడింది సార్ ఎంత హైట్ నుంచి పడి ఉండచు అంటారు ఏం ఫోన్ సార్ ఓకే సార్ అది ఇంకేమేమి ఉన్నాయి సార్ ప్రాబ్లమ్స్ డిస్ప్లే కాకుండా మరి

ఓకే సార్ అది ఏదన్నారు సార్ మొబైలేనా రెడ్మీ నోట్ ఫోరా సార్ ఓకే సార్ అయితే ఇప్పుడు మనకి ప్రాబ్లెమ్ ఉంది కద సార్ ఈ ఫోనులో డిస్ప్లే చెయ్యచ్చు సార్ మీకు ఎలాంటి డిస్ప్లే కావాలి సార్ మనకి టూ టైప్స్ ఆఫ్ డిస్ప్లేస్ ఉంటాయి ఒకటి ఒరిజినల్ డిస్ప్లే ఉంది ఒకటి డూప్లికేట్ ఉంటుంది ఎలాంటి డిస్ప్లే కావాలి సార్ అది రెడ్మీ నోట్ ఫోర్ ఒరిజినల్ డిస్ప్లే మనకిప్పుడు దొరక లేదు సార్ కాని నేను దొరికితే మీకు అరౌండు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ అవుతుంది సార్ అవును సార్ డిస్ప్లే కొద్దిగా ప్రైజ్ ఎక్కువ ఉంటుంది సార్ ఒరిజినల్ మళ్ళీ డూప్లికేట్ అయితే మళ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ లోపల వచ్చేస్తుంది కానీ మనకి ఆ ఓకే సార్ అది అది ఇన్ఫెంట్లీ ఫింగర్ ప్రింట్ ఆన్ ది స్క్రీన్ లేదు కదా సార్ సైడ్కే ఉందా అయితే ఏంకాదు సార్ మీకు ప్రాబ్లెమ్ ఏం కాదు డిస్ప్లే వేయించుకున్నా ఓకే సార్ తెప్పిస్తాం సార్ మేము కెమెరా కూడా మీరు ఏ టైంలో తీసుకొస్తారు సార్ మొబైల్ రేపు మీరు ఎప్పుడొస్తారు సార్ మీకు అడ్రెస్ తెలుసు కదా సార్ నిజాంపేట దగ్గర ఉంటుంది మీరు మార్నింగ్ తీసుకుని వస్తే మీకు ఈవినింగ్ లోపల రిటర్న్ ఇచ్చేస్తాం సార్ డిస్ప్లే వేసేసి కెమెరా కూడా చేంజ్ చేయిస్తాం మీరు ఏ డిస్ప్లే పట్టుకు రావాలి సార్ ఇప్పుడెల్తాడు మావాడు తీసుకు రాడానికి మీకు ఏ డిస్ప్లే కావాలి ఓకే అండి మేము తీసుకొచ్చిన తర్వాత మొత్తం చూసిన తర్వాత మీకు చెప్తాం ఎంత అవుతుందో ఓకేనా సార్ ఓకే సార్ రైట్ సార్ థాంక్యు ఇంక అంతే కదా సార్ ప్రోబ్లెంస్ ఏం లేవు కదా సార్